ఆంధ్రప్రదేశ్లో ప్రధాన వ్యాపార అవకాశాలు అనగా పారిశ్రామిక రంగం కానీ చూసుకున్నట్లయితే అనేక పెట్టుబడులు పెట్టడానికి ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు లైన్లో క్యూలో నిలబడి ఉన్నారని ఇటీవల వ నేను ఒక పేపర్ చదివేటప్పుడు నాకు తెలిసినది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్గా ఇంకా పోయే ఒక ట్వంటీ ట్వంటీ టూ తౌసండ్ ట్వంటీ థర్టీ టూ తౌసండ్ టు టూ థౌసండ్ థర్టీ టూ తౌసండ్ ఫార్టీ సెవెన్ ఒక విజనరీకి ఆంధ్రప్రదేశ్ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కనుక ఇక్కడ పారిశ్రామికంగా వ్యాపార అవకాశాలు ఎక్కువ ఉంటాయని అభిప్రాయము